మా దగ్గర ఆరెంజ్ రెడ్ గ్రీన్ బ్లూ ఉందండి బ్లూ కలర్ ఉందండి అది చాలా క్వాలిటీ తోటి ఉంటదంది ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుందండి దానికి ఫైవ్ ఇయర్స్ కాబట్టి కొంచెం ప్రైస్ కూడా ఉంటుందండి కలర్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఆ వాల్స్కి కలర్ చాలా బాగుంటుందండి థిక్గా ఉంట కూడా ఉంటుందంది మీకు నచ్చినట్టు పింక్ ఉందండి పింక్ పింక్తోని పింక్ పింక్తోని వైట్ మిక్స్ చేస్తామండి ఫస్టు వైట్ పెయింట్ వేస్తాం ఫస్టు వైట్ పెయింట్ వేసిన తరువాత ఈ బ్లూ కలర్ కోటింగ్ అనేది చాలా బాగుంటుందండి అవునండి మనం మ్యాచింగ్ కలర్ వెయ్యాలి మనం వైలెట్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుందండి వైలెట్ గానీ ఎల్లో గానీ బాగుంటుంది అనిపిస్తుందండి

మనము డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేస్తేనే లుకింగ్ ఉంటుందండి అది మనము ఆ లుకింగ్ కూడా మనము లుకింగ్ మ్యాచ్ అయ్యేటట్టు మనం కలర్స్ వెయ్యాలండి మేము

ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రేట్ ఉంటుందండి ఆ వారెంటీ కూడా ఉంటుందండి ఆ వారెంటీ ఉన్నదానికి ఎక్కువ ప్రైస్ ఉంటదండి మీకు మంచి కలర్లే మేము ఇస్తామండి మేము కలర్ మెన్యూ కూడా మీకు చెప్తాం చూపిస్తాం ఆ కలర్స్ ఎన్నో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్సే మేము వేస్తాం కానీ ప్రైస్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ కూడా బాగుంటుందండి ఆ ప్రైస్లో మీకు అవునాండి వచ్చేసి త్రీ లీటర్స్ వచ్చేది ఓ ట్వంటీ తౌజండ్ ఉంటుందండి అది సెవెన్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సెవెన్ లేదు సార్ ఏషియన్ ప ఏషియన్ పెయింట్స్ కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ సార్ ఇది కూడా వాడచ్చు సార్

ఓకే సార్ ఓకే త్యాంక్ యూ